తెలంగాణలో నిర్వహించే ఏదైనా జనాదరణ పొందిన బహిరంగ సంగీత వేడుకలు కానీ కచేరీలు కానీ ఉన్నాయా యెస్ ఉన్నాయి ఆ తరువాత ఒకటి బంజారా హిల్స్ దక్కన్ పండుగ బతుకమ్మ అనేది ఒకటి అయితే మనం తీసుకున్న అంశం ఏంటంటే బతుకమ్మ పండుగ యొక్క ఇం ఏమంటారు బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాము ఈ బతుకమ్మ పండుగ అనేది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో తెలంగాణా ప్రజలు చాలా ఇష్టంగా జరుపుకొనే పండుగ ఇది ఈ రెండు మాసాలలోనే ఈ పండగ జరపడానికి మంచి ఇదిగా ఉంటుంది వాళ్ళకి ఇవి చాలా పెద్ద పండుగ జరుపుకుంటారు ఈ పండుగ కనీసం అంటే పదిహేను రోజులు అటువైపు ఇటువైపు పండగలు బంధువులు చుట్టాలు అందరూ కలిసి ఎంతో కోలాహలంగా పండగలు జరుపుకుంటారు అందరూ కలిసిమెలిసి అందరూ సంతోషంగా జరుపుకుంటారు ఈ అందులో ఇంత సంతోషంగా జరుపుకునే పండుగ అంటే ఏదంటే బతుకమ్మ పండుగ దాన్నే మనం కూడా దసరా అంటాము విజయదశమి అని కూడా అంటాము అయితే ఈ బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణా మాత్రమే ప్రత్యేకమైన పండుగ ఇది ఒక్క తెలంగాణలోనే ఇంత గ్ర్యాండ్ గ్రాండ్గా ఇంత సంతోషంగా జరుపుకునే పండుగ అంటే ఇదే అని చెప్పొచ్చు ఆ తర్వాత అదే ఇది రంగు రంగుల పూలను అలంకరించి త్రికోణంలో అంటే మూడు కోనాళ్లతో ఉన్నటువంటి ఒక బుట్టు గానీ ఏదైనా పిరమిడ్కి అలంకరించి దాని చుట్టూ చప్పట్లు కొడుతూ వాళ్ల ఏం కావాలి అంటే రౌండ్గా తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు ఆ తర్వాత బొడ్డమ్మ అంటారు తర్వాత మొదట ఎంగిలిపూవు బతుకమ్మ అని సద్దుల బతుకమ్మ అని ఇలా దీనికి రకరకాల పేర్లతో దీన్ని పిలుచుకుంటారు ఈ పండుగ తొమ్మిది రోజులు కొనసాగుతుంది బతుకమ్మను బావిలో లేదా నీటిలో నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు అది గణేష్ నిమజ్జనం చేసినట్లు ఇది కూడా చేస్తారు అయితే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాట పాడుతూ ఉంటారు చాలా దాని చుట్టూ తిరుగుతూ ఈ బతుకమ్మ ఉయ్యాలనే పాటలలో మహిళలు తమ కష్ట సుఖాలను తమ ప్రేమను తమ స్నేహాన్ని వాళ్ళ బంధుత్వాన్ని వాళ్ళ ఆప్యాయతను వాళ్ళ భక్తిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ఎంత ఫేమస్ అయిపొయిందంటే ఈ పండుగ అంత ఫేమస్ అయిపొయింది వెయ్యి ఏళ్ళ నుంచి ఈ పండగ జరుగుతూ వస్తుంది నిజంగా చాలా అద్భుతమైన పండుగ ఇక్కడ ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్న ఎన్నో చరిత్రలు పురాణాలు ఇక్కడ మనకు కనపడతాయి పాటలు కూడా చక్కగా పాడతారు ఇక్కడ వినసొంపుగా ఉంటాయి అవి ఎందుకంటే కష్టాలు నష్టాలు బాధలు తర్వాత వాళ్ళు సంతోషం వాళ్ళ భక్తి ఇవి అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ తరవాత తెలంగాణాలో ఏమేమి జరుగుతాయో అవన్నీ ఒక సంస్కృతి కావచ్చు సంప్రదాయాలు కావచ్చు వాళ్ళు చేసుకునే పండగలు కావచ్చు వారి ఏ విధంగా వెలుగుతారో అనేది అన్ని విషయాలు కూడా ఇక్కడ వస్తాయి ఆ తర్వాత బతుకమ్మ పండుగ శతాబ్దాల నుంచి జరుగుతున్న పండుగ ఇది సాంప్రదాయాలతో ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు కూడా మనకు ఉన్నాయి ఇక్కడ ఆ తర్వాత అప్పట్లో కొంతమంది నవాబులు భూస్వాములు పెత్తందార్లు వాళ్ళ అంత వారి వారి యొక్క పరిపాలనలో ప్రజలు నలిగిపోతున్న విధానం కూడా మనకు ఈ బతుకమ్మ పండగలో వాళ్ళు పాడిన పాట ద్వారా మనము విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది తెలుస్తా ఉంటుంది తెలంగాణా గ్రామీణ సమాజంలో మహిళలు వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా భయంకరమైనటువంటి ఆకృత్యాలతో నలిగిపోయి వాళ్ళు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని కూడా మనం తెలుసుకుంటాము ఇక్కడ కొంతమంది మహిళల చెప్పడం జరిగింది అదేవిధంగా పహిల పూల అన్నింటిని పేర్చి బతుకమ్మ లేదా బతుకు అంటూ ఆ దీవిస్తూ పాడుకునే పాట ఎందుకు చనిపోవాలి అలా చనిపోకూడదు వాళ్ళు పెట్టిన కష్టాలకు మనం ధైర్యంగా నిలబడుకోవాలి అని ఒక మనుషులకి ఒక ధైరియాన్ని ఇస్తూ పాడుకునే పాట అది ఈ పండుగ ఎక్కువ కూడా వర్షాకాలంలో ఆ తరవాత వర్షాకాలంలో మంచి మంచి ఆ పువ్వులు వస్తాయి కదా ఆ తొలి రోజులు శీతాకాలం తొలిరోజుల్లో వస్తుంది అప్పటికి వర్షాలు పడి ఉంటాయి కాబట్టి చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి అక్కడ రకరకాల పువ్వులు ఉంటాయి రంగు రంగుల పువ్వులు ఉంటాయి ఈ పువ్వులు అన్నింటితో అలంకరిస్తారు బూనుగుపూలు అని తంగేడి పూలు అని బాగా ఎక్కువగా ఇక్కడ పూస్తాయి బంతి చేమంతి నందివర్ధనము లాంటి పువ్వులు కూడా ఈ సమయంలో బాగా ఉంటాయి సీతాఫలాలు కూడా ఉంటాయి ఇక్కడ ఈ సమయంలో ఈ పండ్లు అన్నిటితోను కూడా కొంతమంది అలంకరిస్తారు యాపీదే ఇది పండును కస్టర్డ్ ఆపిల్ అని కూడా అంటారు ఆ తరవాత తరవాత జొన్నలు జొన్న పంట కోతకు సిద్ధంగా ఉంటుంది ఆ టైంలో ఆ పాటలకు తలలు ఉప్పుతున్నట్లుగా జొన్న కంకులు కనపడతాయి మనకు అదే విధంగా వీటిన్నిటిని తెలంగాణ ఆడపడుచులు ఇదంతా ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా పాటలు పాడుకుంటూ వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతూ ఊరేగిస్తూ గొప్ప ప్రాధాన్యత కలిగిన పండగను కూడా మనం చెప్పుకోవచ్చు ఈ తెలంగాణా ప్రాంతంలో

ఆ చాణిక్యులు కట్టిన టెంపులు రాష్ట్రకూటులు ఏం చేశారు అంటే మద్దతుగా నిలిచారు క్రీస్తు శకము తొమ్మిదివందల డభ్భైమూడవ సంవత్సరంలో ఈ చాణిక్య రాజులు తైలపాడు రాష్ట్రకూటులను చివరి రాజుగా ఆ కర్కటకుడిగా హతం చేసి కల్యాణ చాణిక్యులు రాజాన్ని తీసుకురావడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజు పరిపాలించేవాడు క్రీస్తుశకము తొమ్మిదివందల తొంభైయేడవ సంవత్సరంలో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు ఆ రాజ్య పీఠాన్ని అధిష్టించడం జరిగింది అప్పటికి వేములవాడ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వరి ఆలయం ఉంది ఆపదలో ఉన్న వారికి ఆ రాజేశ్వరి టెంపుల్ అండగా ఉంటుందని అక్కడ ప్రజలు నమ్మేవాళ్ళు అంతేకాకుండ ప్రజలు చోళరాజు సూపర్ అంతగా రాజు చోళరాజు రాష్ట్రకూటుల నుంచి ఆ ఆపద తలెత్తినప్పుడు ఈ గుడికి అంటే రాజరాజేశ్వరి గుడికి వెళ్లి అక్కడ వాళ్ళు ఆమెను కాపాడమని మొక్కుకొనే వాళ్ళు అంట అలాగే ఆ రాజా రాజా చోళరాజు తన కుమారుడుకి రారా రాజరాజు అని నామకరణం చేయడం ద్వారా ఆ రాజే చోళరాజు క్రీస్తుశకము తొమ్మిదివందల ఎనభై అయిదవ సంవత్సరం నుంచి పదివందల పద్నాలుగు వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెప్తోంది కాబట్టి అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రాయిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా ఆయన కూడా ఉన్నాడు అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఆయనని విజయం సాధించాడనీ కూడా చెప్పడం జరిగింది ఈ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులో భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడంట ఆయన ఆ తరువాత తన కొడుకు ఇచ్చిన శివలింగము కోసం క్రీస్తుశకం పది వం తౌసండ్ నాట్ సిక్స్లో ఏకంగా ఒక ఆలయాన్ని నిర్మించడం ఆ ఆలయం పూర్తి అయ్యాక భారీ శిల్పాన్ని శివలింగాన్ని అక్కడ ప్రతిష్టించడం జరిగిందని బృహదీశ్వర ఆలయంలో ప్రతీ ప్రతిష్టించాడని తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వర రాజు నిర్మాణం చేపట్టాడని కూడా తమిళ శాసనాలలో చోళ రాజులు చెప్పారు అంటే అక్కడ శాసనాలన్నీ మనకు చెప్తూ ఉన్నాయి ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయము శివలింగానికి బృహదేశ్వర ఆలయంలో శివలింగానికి మధ్య సారుపేత మనము తప్పకుండా గమనించవచ్చు వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసుకు కొంచెం బాధ వేసి ఆ పార్వతి తమ శివలింగాన్ని వేరు చేసినందుకుగాను ఆ దుఃఖాన్ని చోళ రాజుకు తెలియజేస్తూ మేరుపర్వతంలోను పూలను పేర్చుకుంటూ అంటే ఒక కొండలాగా చుట్టూరా పేర్చుకుని బతుకమ్మ అంటే మొదలుగా పాడడం పాటలు పాడడము అవన్నీ చేస్తారంట తెలంగాణాలా ప్రతీ ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా జరుగతూ ఉంది తర్వాత దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి బతుకమ్మ తెలంగాణ వాసులు జరుపుకొంటూ వస్తున్నారు బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినది బతుకమ్మని కూడా మనం తెలుసుకోవాలి ఆ బృహదమ్మ పోయి బతుకమ్మ అయిపోయింది అయితే ఈ బృహదమ్మ నుంచి వచ్చిన బతుకమ్మ సందర్భంగా గౌరమ్మ పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో పూలను నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మ జరుపుకుంటారు తెలంగాణా వాసులంతా అదే విధంగా బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ అని కూడా చెప్పొచ్చు పూలు బాగా వికసించే కాలంలో జనవర్ణులు సమృధ్ధిగా పొంగి పొర్లే సమయంలోని ఈ బతుకమ్మ పండుగ వచ్చిందని భూమి ఎంతో జనవర్ణులతోటి తరవాత ప్రకృతి సౌందర్యంతో ఉందని ఇక్కడ అందరికీ నమ్మకం అన్నమాట అదే విధంగా ఈ సంబరాన్ని జరుపుకునే వారంతా స్త్రీలు బొడ్డమ్మ మట్టితో చేసిన దుర్గమ్మ బొమ్మను బతుకమ్మపాట పడుతూ నిమజ్జనం చేస్తారు తర్వాత ఇక్కడ ఇంకా ఏంటంటే ఆకాశంలో బతుకమ్మ అనే జరిపిస్తారు పండగలు సంబరాలు దసరా పండగ ఆచారాలు తరవాత బతుకమ్మ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది కూడా చూడవచ్చు మనము చక్కని పాటలు మూలాలు కూడా ఉంటాయి ఇక్కడ ఇంకా ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం జరుగుతున్నప్పుడు బ్రతుక బతుకమ్మను పట్టుకొనీ పారా మోటర్లో ఎక్కించి పలువురు మహిళలు ఆకాశంలో ఐదు నిమిషాలపాటు విహరిస్తారు అక్కడ సికింద్రాబాద్లో బైసన్ పోలో గ్రౌండ్స్లో ఈ కార్యక్రమము రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేష్ అని ఆ తరవాత కమీషనర్ సునీత భగవత్ సాంస్కృతికశాఖ వా వీళ్ళు అంతా హరికృష్ణ ఈ టీమ్ సభ్యులంతా పాలుకుంటారు అయితే ఈ పండుగ సంబరాలు చూసినట్లయితే ఈ పండుగ తొమ్మిది రోజులు పండగ నైవేధ్యాలు అవి అన్నీ చేస్తారు తొమ్మిది రోజులపాటు ఒకరకమైన నైవేద్యం సమర్పిస్తారు ఆ ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీ యువతీ యువకులు పాల్గొంటారు అంటే స్త్రీలు పురుషులు ఆ యవ్వనులూ అందరు పాల్గొంటారు చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు ఈ సద్దుల బతుకమ్మ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారు చేస్తారు తరువాత ఈ బతుకమ్మలో ఎంగిలి పువ్వు ఎంగిలి పూల బతుకమ్మ అనే ఒక అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుకగా మొదలవుతుంది తెలంగాణాలో దీన్ని పిత్తరుల అమావాస్య అని అంటారు నువ్వులు బియ్యంపిండి నూకలు కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు తరవాత అటుకుల బతుకమ్మ అని ఒకటి తయారుచేస్తారు ఆ తర్వాత ఇది శుద్ధ పాడ్యమినాడు చేస్తారు సప్పిడి పప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ముద్దపప్పు బతుకమ్మ అంటారు దాంతో కూడా నైవేద్యం తయారు చేస్తారు నాని బియ్యం బతుకమ్మ అని నానిన బియ్యం పాలు కలిపి నైవేద్యం చేస్తారు ఇది తరవాత అన్నీ అలిగిన బతుకమ్మ అంటే ఈ రోజు ఆశ్వేయుజా పంచమి ఏ నైవేద్యం అని సమర్పిస్తారు అని మాట ఆ నైవేద్యాన్ని వేపకాయ బతుకమ్మ అని పిండి బియ్యం బియ్యం పిండిని బాగా వేయించి వేపపండులను తయారుచేసి నైవేద్యంగా కూడా పెడతారు అన్న మాట ఆ రోజు వెన్నముద్దల బతుకమ్మ అంటే నువ్వులు లేదా వెన్న నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేసే ఆ రోజు అక్కడ సమర్పిస్తారు సద్దుల బతుకమ్మ అంటే ఇది తొమ్మిదోది లాస్ట్ అశ్వేయుజ మాసము అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు అదే ఐదు రకాల నైవేద్యాలు అక్కడ పెట్టడం జరిగింది